మేము పింపుల్స్ ఎక్కువ ఉన్నాయని ఒక ఫేస్ క్రీమ్ కొన్నాము ఆ ఫేస్ క్రీమ్ని యూస్ చేసిన తర్వాత పింపుల్సు ఎక్కువ అయ్యాయి తర్వాత అది తగ్గడానికి అని ఇంకో ఫేస్ క్రీమ్ కొన్నాము తర్వాత కూడా పింపుల్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి కావున మేము ఇకమీదట ఈ ఫేస్ క్రీమ్ కొనకూడదు అని నిర్ణయించుకున్నాము